నేను మొదటగా బీమా క్లెయిమ్ను దానిలోని వివరాలను తేదీను ప్రక్రియను చెల్ చెల్లిం ఆఫీసు లోకి వెళ్ళానండి వెళ్ళి తర్వాత అవన్నీ చెక్ చేసుకున్నాను బీమా పధకాన్ని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి రిఫరెన్స్ నెంబర్ అందించారండి అందించి ఆ రిఫరెన్స్కు సంబంధించిన వివరములు తెలపమని చెప్పాను తర్వాత బీమా ప్రొడక్ట్ను సంప్రదించాను సంప్రదించి ఆ తర్వాత క్లెయిమ్కు బీమా కంపెనీ ద్వారా మాకు ఏ ఈ ఈ ఈ ఈ ఆ కంపెనీ ద్వారా రిఫెన్స్ పొందా పొందం పొందాలని చెప్పాను అతను అవన్నీ చెక్ చేసి బీమా కంపెనీకి పంపించి చెక్ చేసి చెప్తానని చెప్పారు అంతే